గతంలో నృత్యాలు అయినా అవి బాగుండేవి చాలా బాగుండేవి ఆ డ్రెస్సింగ్స్ అయినా ఆ డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఆ పువ్వులు గాజులు బొట్టు పెట్టుకునే విధానం చాలా బాగుండేది అప్పుడి విధానాలతో పోలిస్తే ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు డ్రెస్సింగ్ కానీ అస్సలు గాజులు ఉండవు ఇప్పుడు బొట్టు ఉండదు వేరే అస్సలు ఇప్పటి డ్రస్సింగ్ అప్పటి డ్రస్సింగుకు అసలు ఖచ్చితంగా అది పద్ధతి లేనే లేదు అప్పడి పాతకాలంలోనే చాలా బాగుండేటివి అందరం కలిసి మంచిగా పద్ధతిగా చూసే అంత విధానంగా ఉండేటివి ఇప్పుడు మా అమ్మా నాన్న కూర్చుంటే పిల్లలు చూడలేనంత విధానంగా పిల్లలు ఉంటే అమ్మానాన్న చూడలేనంత విధానంగా ఉన్నాయి ఇప్పడి డ్రస్సింగ్ స్టైలు